నిర్దిష్ట సీజన్లలో అంటే వర్షాకాలం చలికాలం వేసవికాలం ఇలాంటి సీజన్లలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి వర్షాకాలంలో వచ్చే కలరా విరేచనాలు వాంతులు వంటి వాటిని అరికట్టడానికి కాచి చల్లార్చిన నీటిని తాగాలి దోమతెరలు వాడాలి ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీళ్ళు నింపినటువంటి కుండలపై మూతలు ఆహార పదార్థాలపై మూతలు ఉంచి ధోమలు ఈగలు రాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా చలికాలంలో జలుబు జ్వరం ఫ్లూ వంటి వ్యాధులు పిల్లలను పెద్దలను సమీపించకుండా కాచి చల్లార్చిన నీటిని తాగి పిల్లలను నులివెచ్చని వస్త్రాలతో పిల్లలను ఈ వ్యాధులు రాకుండా వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాధులు వచ్చి ఉన్నట్లయితే సమీపంలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి